క్రికెట్ అనేది అత్యంత జనాధారణ పొందిన ఒక క్రీడ అదే విధంగా వాలీబాల్ కూడా జనాధారణ క్రీడ వాలీబాల్ కూడా చాల ఎక్కువగా ఆడుతారు ఎక్కువగా భారతదేశంలో కబడ్డీని ఎక్కువగా ఆడుతారు కబడ్డీ అనేది జనాధారణ పొందిన ఒక మంచి ఫిజికల్ గేమ్ అదే విధంగా ఉసేన్ బోల్ట్ మరియు నెఫ్రో వంటి అట్లెట్లు ఉన్నారు మేరీ కోమ్ ధ్యాన్ ఛంద్ సానియా మీర్జా సైనా నెహ్వాల్ వంటి అట్లెట్లు ఇండియాలో ఉన్నారు